హలో చెప్పండి అవునండి దొరుకుతాయి ఇక్కడ వన్ కేజీ ఈరోజు రెండు వందలు ఉందండి వేరే పువ్వులు ఇప్పుడు గులాబీలు అయితే వచ్చేసి మూడు వందల చిల్లర ఉందండి ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయండి కానీ కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయండి ఒక కేజీ వరకే ఉన్నాయి మల్లెపూలు అవీ బాగా రేట్ ఉన్నాయండి ఇది సీజన్ కాబట్టి మరీ సీజన్ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి తోట నిండా అవే ఉన్నాయి మూడు వందలు పడతాయండి మీరు మరి ఇక్కడ షాప్కొస్తాను అంటే మరి మీకు రెండు వందల ఎనభైకి ఇస్తామండి మరి మీరు మారిగోల్డ్ కావాలన్నారు అంటే బంతిపువ్వులే కదండి మరి బంతిపువ్వులు ఇప్పుడు చామంతిపువ్వులు కూడా బాగానే ఉన్నాయండి కాకపోతే నూట యాభై రూపాయాలండి కిలో అవి చామంతులు ఎన్ని కేజీలు కావాలి పచ్చ కలర్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా ఇక్కడ మా దగ్గర ఉన్నాయి మీరు ఎప్పుడొస్తారో చెప్తే మేము తీసిపెడతామండి సరే అండి రోజ్ ఫ్లవర్స్ మేము కిలోలు లెక్కనే ఇస్తామండి పూలన్నీ కిలోలు లెక్కనే ఇస్తారండి సరే అండి మరి చామంతులు ఎన్నికావాలండి మల్లెపువ్వులు ఎన్ని కావాలండి అవునా మీరు ఇంట్లో పూజ చేస్తున్నారా అండి ఎందుకోసమండి ఫంక్షన్కి రెండు మూరలు సరిపోతాయా అండి అవునా సరే అండి మీరు నెంబర్ అవన్నీ పెడితే మేము తీసి పెడతామండి సంచులు తెచ్చుకోండి ఏమన్నా సంచి తెచ్చుకోండి ఇస్తామండి సరే అండి మాకు వేరే కాల్ వస్తుంది సరే అండి